అవును చెప్పండి ఓకే ఎన్ని ఇయర్స్ వన్ ఇయర్ ఉంటారా ఎన్ని మంత్స్ ఉంటారు ఓకే నార్మల్గా వన్ టూ షేరింగ్ ఫోర్ షేరింగ్ సిక్స్ షేరింగ్ ఉంటుంది సిక్స్ షేరింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి సిక్స్ షేరింగ్ అంటే ఎయిట్ థౌజండ్ అట్లా ఫోర్ షేరింగ్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ షేరింగ్కి సిక్స్ థౌజండ్ అట్లా ఉంటుంది మీరు ఏది తీసుకుంటారు ఓకే ఆ ఆ ఫుడ్ వచ్చేసి హాస్టల్ నుంచి అది వేరే బిల్ వస్తుంది హాస్టల్ బిల్ వేరే అండ్ ఫుడ్ బిల్ వేరే అండ్ ఫుడ్ ఫుడ్ వచ్చి బాగుంటుంది ఎందుకంటే మేము చెఫ్ని పెడతాము మాస్టర్ చెఫ్ని ఇంకా అట్లా మీరు బాగానే ఉంటుంది ఫుడ్ వచ్చి ట్రై చేయొచ్చు ఒకవేళ మీరు ఎక్కువ ఓకే ఓకే టిఫిన్స్ వీక్లీ మెనూ ఉంటుంది అది మీకు ఇస్తాం కూడా ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు అంటే మండే ఇడ్లీ దోశ వడ పూరి ఇట్లా అన్ని అన్ని టిఫిన్స్ పెడతాము ఆఫ్టర్నూన్ వచ్చేసి త్రీ కర్రీస్ నైట్ సమ్ చట్నీ కర్రీ అండ్ కర్డ్ అట్లా అన్నీ ప్రొవైడ్ చేస్తాము

ఆ ఫెసిలిటీ కూడా ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి లేదు దోబి తీసుకెళ్తారు వాళ్ళు మళ్ళీ డ్రెస్సెస్ మొత్తం ఐరన్ చేసి మళ్ళీ నీట్గా తీసుకొచ్చి మీకు ఇస్తారు వన్ డే టు వన్ డే అట్లా తీసుకెళ్తారు ఏ సీ ఫస్ట్ ఫోర్ షేరింగ్ తీసుకుంటే ఏ సీ సిక్స్ థౌజండ్ నాన్ ఏ సీ ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది డిఫరెన్స్ ఒకే మీరు ఎక్కువ టెన్ మెంబర్స్ అట్లా జాయిన్ అయ్యారంటే డిస్కౌంట్ కూడా ఇస్తాము సిక్స్టీ పర్సెంట్ అవండి మొత్తం టూ మంత్స్కి వచ్చేసి అందరికి కలిపి అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఆ ఫార్టీ థౌజండ్ ఇయర్లీ అట్లా ఇస్తారు వైఫై ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఎప్పుడు జాయిన్ మీరు ఎప్పుడు జాయిన్ అవుతారో చెప్తే మేము దాన్ని బట్టి మీకు అరేంజ్ చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ కాల్ చేయండి